వ్యాపార కార్యక్రమానికి మా ప్రాంతంలో ఏమేమైతే దొరుకుతుందో సహజంగా మా గ్రామంలో ఏం జరుగుతుందో దాని గురించి నేను తెలియజేస్తున్నాను మా గ్రామంలో ఇసుక ఎక్కువగా దొరుకుతుంది ఇటుకలు తయారుచేసి అమ్ముతారు ఇటుకలు దొరుకుతుంది సిమెంట్ రాళ్ళు సిమెంట్ రాళ్ళు కూడా దొరుకుతుంది మార్బల్సు గ్రానైట్సు టైల్సు ఇవన్నీ కూడ మా గ్రామంలో వ్యాపారానికి చాలా బాగా దొరుకుతుంది ఇవన్నీ కాకుండా ఇంకా తట్టలు బుట్టలు అల్లుకోవడానికి వెదురు అడవిలో వెదురు అనేది చాలా బాగా దొరుకుతుంది దాన్ని తీసుకొచ్చి బుట్టలు తట్టలు అల్లుకొని వ్యాపారం కూడా చేసుకుంటారు అంతే కాకుండా ఆకులు అడవిలో ఆకులు సేకరించి వాటిని వ్యాపార కార్యక్రమాలకు కూడా తయారు చేస్తారు తమలపాకులు కూడా మా గ్రామంలో ఎక్కువగా లభిస్తుంది దాన్ని వ్యాపారానికి బీడాలు తయారు చేయడానికి తమలపాకు తోటలు కూడా మా గ్రామంలో వనరులుగా కూడా దొరకడం కూడా తెలి జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను